పట్టణ మరియు గ్రామీణ స్కూళ్ళ మధ్య ఉన్న అంతరాలు ఒకటి వసతులు అండ్ సదుపాయాలు పట్టణ స్కూళ్ళు ఆధునాతన భవనాలు మంచి ఫర్నీచర్ లైబ్రరీలు ల్యాబ్ సదుపాయాలు ఉంటాయి కంప్యూటర్ ల్యాబ్స్ ఇంటర్నెట్ వసతి స్మార్ట్ క్లాసులు ఉంటాయి పాఠశాల వరకు ప్రయాణించే బస్సులు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి గ్రామీణ స్కూళ్ళు చాలా గ్రామీణ పాఠశాలలు సరిగ్గా నేర్పించబడని భవనాల్లో ఉంటాయి లైబ్రరీలు సైన్స్ ల్యాబ్లు పరిమితంగా ఉంటాయి లేదా లేవు చాలా చోట్ల విద్యార్థులు నడుచుకుంటూ లేదా సైకిల్ మీదే స్కూల్కి వెళ్ళాలి రెండవది బోధన ప్రమాణం అండ్ అధ్యాపకులు స్కూళ్ళు పట్టణ స్కూళ్ళు తక్కువగా విద్యార్థులకి ఎక్కువ మంది బోధన సిబ్బంది అందుబాటులో ఉంటారు ఉత్తమమైన ఉపాధ్యాయులు అనుభవజ్ఞులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఆధునిక బోధన పద్ధతులు అందుబాటులో ఉంటాయి గ్రామీణ స్కూలులో బోధన సిబ్బంది కొరత ఉంటుంది చాలా పాఠశాలలో తక్కువ మంది ఉపాధ్యాయులుతోనే బోధన సాగుతుంది తరచు ఉపాధ్యాయులు నియమానికి రాకపోవడం లేదా తరచు మారడం వల్ల విద్యార్థులకు నిరంతర విద్య లభించదు